నాకు ప్రేరణ అనేది ఎలా వచ్చింది అంటే మా నాన్నగారి నుంచి నేను తీసుకున్నాను ఎందుకంటే మా నాన్నగారు ఒక రైతు మా నాన్నగారు ఎక్కువగా మా పొలం జొన్న చేను వరి చేను ఇంకా మినుగులు పెసలు ఉత్తర ధాన్యాలు వంటి పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు అలా నిత్యం పండిస్తూ వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ తక్కువగా ఉంటుంది అంతకు రాత్రి పగలనక కష్టపడి తల్లిదండ్రులకి ఆహారం మెరుగ్గా ఉండాలి అంటే నాకు కూడా మంచి ఆహారం మా నాన్నగారు మా ఫ్యామిలీ అందరు కూడా తీసుకోవాలి ఏం చేయాలి ఎలాంటి ఫుడ్ వాళ్లకు ఇస్తే మంచిది అని అనిపించింది మా నాన్నగారు నేను ఇన్సిపిరేషన్గా తీసుకొని వాళ్ళకు ఉపయోగపడమైన వాళ్లకి సంబంధించి ఆరోగ్యం లెవెల్స్ అదే ఆరోగ్యం అనేది మెరుగుపడటానికి ఇమ్యూనిటీ పెంచేవి ఏవైనా ఉన్నాయనంటే అప్పుడు అనిపించింది కూరగాయలు పెంచితే బాగుంటుంది అని ఇలా కూరగాయలు అనేవి పెంచడం వలన వాళ్లకి ఉపయోగపడి తక్కువ టైంలో మన ఇంటి ముందే ఉంటాయి కాబట్టి మనం నిత్య అవసరాలుగా వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాం ఎప్పుడు కావలసినప్పుడు అప్పుడు షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం ఉండదు మన పెరట్లోనే ఉంటాయి కాబట్టి తీసుకోవాలి నాకు ఆ పొలాలు అదే కూరగాయలు ఎలా పెంచాలి వాటిని ఏ మోతాదులో ఎలా ఏ టైంకి గోప్పితవ్వడం వాటికి చీడలు పట్టకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని మా నాన్నగారు నాకు సలహాలు ఇస్తూ ఉంటారు నేను మా నాన్నగారు సపోర్ట్ వల్లే కూరగాయలు పెంచడం వల్ల కొంచెం మా ఇంట్లో అందరం కూడా ఆరోగ్యంగా ఉంటున్నాము